నమస్తే సార్ నాకు ఈమధ్య కొంచెం ఆరోగ్యం కొంచెం సరిగ్గా ఉండట్లేదు తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు అరుగుదల శక్తి కొంచెం తక్కువగా ఉన్నది అస్తమాట్లు కడుపు నొప్పి వస్తుంది ఈ మధ్యకాలంలో కొద్దిగా మషాలాలు గట్రా ఎక్కువగా తింటున్నాము అంటే కొన్ని కార్యక్రమాలు గట్రా వాట్లకి మేము హాజరు అయ్యాము సరేనండి చెప్పండి నేను పాటిస్తాను వాటిని తప్పకుండా వాడతానండి అలాగే తప్పకుండా తగ్గిస్తాను అలాగే సార్ ఎక్కువగా కొంచెం తలనొప్పి వస్తుంది సార్ కుడి వైపు వస్తుంది అంటే ఒక పక్కనే ఎక్కువ కుడి వైపునే బాగా ఎక్కువగా వస్తుంది అలాగ తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం జ్వరము ఒళ్లునొప్పుల కింద అనిపిస్తుంది

అలాగే సార్ తప్పకుండా వాడతాను అవి మీ నర్స్ గారితో చెప్తారా ఏమేంటో అన్నది అలాగే సార్ చాలా ధన్యవాదాలు సార్